అవును అవునండి చెప్పండి

ఎక్కడ నుండి వద్దాం అనుకుంటుర్రండి తెలంగాణకు అవునా ట్రైన్ టికెట్స్ అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదు అనంటే మీరు స్టేషన్కు వచ్చి కూడా టికెట్స్ తీసుకోవచ్చు కానీ

హలో చెప్పు లేదు లేదండి బస్సులు ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది బాగా రష్ అయినాయి మహిళలకు బసు ఫ్రీ పెట్టేసరికి కానీ బస్సు కంటే మీకు ట్రైన్ మంచిగా ఉంటుంది అండి ట్రే ట్రైన్ అయితే ఫ్రీగా కూర్చోని వెళ్ళ వచ్చు అంటే మీకంటు ఒక సీటు ఉంటుంది ట్రైన్ ప్రయాణం సురక్షితం మీకు అవుతాయండి మీ టికెట్ బుక్ చేసుకొని మీకు ఆరోజు కుదరకపోతే కూడా క్యాన్సల్ చేసుకోవచ్చు రీఫండ్ అవుతాయి మీరు అట్లా కాదు అని అనుకుంటే మీరు ఏ రోజు అయితే వద్దాం అనుకుంటరో తెలంగాణకు ఆరోజు స్టేషన్కు వచ్చి తెలంగాణ టికెట్స్కి బుక్ చేసుకోవచ్చు లేదండి ఆఫ్లైన్ అయితే క్యాన్సల్ చేస్తే మనీ ఉండదు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలంగాణకు వస్తానికి బుక్ చేస్తే రీఫండ్ వస్తుంది లేదు మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే రీఫండ్ ఇవ్వం మేము ఎప్పుడు వద్దాం అనుకుంటుర్రండి తెలంగాణకు మరి నెక్స్ట్ ఎల్లుండి వస్తాం అనుకుర్రంటే రేపు తీస్ బుక్ చేసుకోండి ఎందుకంటే కరెక్టుగా అదే రోజు తెలంగాణకు చాలా మంది వస్తుండచ్చు కదా చెప్పలేము ఆ సీట్లు ఉండవచ్చు ఉండకపోవచ్చు కదా ఓకే అండి